నా రెండో ప్రోడక్ట్ వచ్చేసి ప్లాస్టిక్ కంటైనర్స్ ప్లాస్టిక్ కంటైనర్స్ అంటే ఏంటి అనగా మనం వంట గదిలోకి సామానులు తాలింపులు పోపు గింజలు అలాంటివి అలాంటివి వేసుకునే డబ్బాలు ఇంకా ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ అనేది బాక్సులు కానీ డబ్బాలు కానీ చూడటానికి చాలా ఆనందంగా ఉంటాయన్నమాట అవి మన కళ్ళకి రంగురంగుగా ఉంటూ చూడటానికి బాగుంటాయి కాబట్టి ఇంకా తక్కువ ధరకే వస్తున్నాయి అన్న ఉద్దేశంతో మనం ప్లాస్టిక్ డబ్బాలు ఎక్కువగా కొంటూ ఉంటాం ఇంకా ఏంటంటే ప్లాస్టిక్ వల్ల అలాగే మనం ఈ మధ్యన చాలా సమస్యను తెచ్చి పెట్టుకుంటున్నాం అవి ఎలా అంటే మనం ఏదైనా టిఫిన్ తినాలన్న ఆఫీస్కి వెళ్ళాలన్నా పిల్లల్ని బడికి పంపించాలన్నా సరే ఆ వాటిలో తొందరగా అయిపోతాయి అని చెప్పి గబ గబా ప్లాస్టిక్ బాక్స్లో సర్దేసుకుంటాం కానీ అవి వేడికి ఆ ప్లాస్టిక్ డబ్బాలో ఉంచడం వల్ల అవి కరిగి అవి మన శరీరంలోకి వెళ్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించడం లేదు అలా అని చెప్పి వాటిని తినేస్తే మనకి ఫుడ్ పాయిజన్ ఇంకా క్యాన్సర్ ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని ఈ మధ్యకాలంలో బాగా మనం న్యూస్లో వింటున్నాం సో దాన్ని బట్టి మనం ప్లాస్టిక్ని ఎక్కువ వాడకూడదని నేను అనుకుంటున్నాను